హలో ఓలా క్యాబ్ ఏ నా అండి

ఓలా మీరు డ్రైవరా లేకపోతే మీరే ఓనర్ ఆ మీరే డ్రైవరా మీరే ఓనరా సరేనండి నేను విజయవాడ నుంచి నేను చీరాల వెళ్ళాలి అనుకుంటున్నాను సొంతూరు చీరాల అండి నేను ఇక్కడ మా స్నేహితుల దగ్గరికి వచ్చాను విజయవాడ నుంచి చీరాల వెళ్ళాలి అనుకుంటున్నాను మరి ఎంత అవుతుంది సార్

ఎనిమిది వేలు అవుతుందా అంత రేటా అది ఏమిటి అండి మొన్న నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడే పది వేలు తీసుకున్నారు

అలా కాదండి నేను హైదరాబాద్ నుంచి ఇంత అని చెప్పట్లేదు అండి అంటే ఇది ఎంత వంద కిలో మీటర్లు అండి అది అంటే మూడు వందల యాభై కిలో మీటర్లు ఆయిల్ కాలేదు అంటారా తక్కువే కదా అండి నేనైతే యా ఎందుకు లేరు అండి నేను మా భార్య ఇద్దరు పిల్లలండి అంటే రెండు దారులు ఉన్నాయి కదండీ ఒకటేమో మంగళగిరి గిరిమీదగా గుంటూరు వచ్చి గుంటూరు పెదనందిపాడు నుంచి ఇట్ల వచ్చేది ఒకటి ఉంది కదండీ తెలుసా మీకు రెండవ దారి బాపట్ల అంటే అదేనండి చేబ్రోలు ఇలా వస్తాం కదా తెలుసు మీకు తెలుసు అయితే నేను అనుకుంటున్నాను ఏ దారి తీసుకొస్తారు అండి మీరు అహా మేము ఏ దారి కావాలి అంటే అది తీసుకెళ్తారా సరే నేను అనుకుంటున్నాను గుంటూరు నుంచి పెదనందుపాడు దారి ఉంది కదండీ పెదనందుపాడు పడుచూరు చీరాల అంటే అది అయితే కాస్ట్ తక్కువ ఉంటదండి బాపట్లద అనుకోండి చేబ్రోలు అక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్లస్ ఆ కాలేజీస్ ఆ దారిలో ఎక్కువ కాలేజీలు ఉన్నాయండి అదో ఒకటి బాగా ట్రాఫిక్ ఉంటుంది యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతుంటాయి ఇది అయితే పెద్దగా ట్రాఫిక్ ఉండదు కదండీ ఇంకొకటి ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము కాస్త జాగ్రత్తగా వెళ్లాలి కదా మా సొంతూరు చీరాల అండి నేను అక్కడే టౌన్లోనే అండి బయట కాదు మీరు ఆ టౌన్లోకి ఎంటర్ అవ్వగానే ఆ గేట్ ఉంటుంది కదా తెలుసా అండి బాపట్ల నుంచి వచ్చేటప్పుడు అక్కడ గేటు ఉంటుంది అక్కడేనండి అదే మీరు కనుక పరుచూరు నుంచి వచ్చారు అనుకోండి పరుచూరు కారంచేరి నుంచి చీరాల వస్తాం కదా

అదే దారి ఆ దారిలో అక్కడ గేట్ దగ్గర ఆగితే సరిపోతుంది అండి ఎంత అన్నారండి ఎనిమిది వేలు కాస్త చూసుకోండి మరీ అంత ఎక్కువ అంటే నేను కూడా మధ్యతరగతి వాడినే కదండీ సరే ఒక ఆరు వేలు వేసుకోండి ఆరు వేలు కాదా మరీ నేనేమీ తక్కువేం మాట్లాడలేదు అండి ఇప్పుడు నేను ఎందుకు అంటే నేనూ చేసుకునే ఉద్యోగం కూడా చాలా చిన్నదే నేను అంత పెట్టుకోవాలి అంటే పెట్టుకోలేను కదా

మీరు కరెక్టే సార్ ఆయిల్కి పోతుంది కాదు అనట్లేదు మళ్ళీ మీకు కావాలి అంటున్నారు మీరు బేటాలా క్యాబ్కి బేటాలు ఏమి ఉంటాయండి డ్రైవర్ బెటానా సరే అది తగ్గించుకోండి ఏమైంది ఈ ఒక్కసారికి ఏడు వేలు అయితే వస్తారా కాస్త చూడండి సార్

ఆరు వేల ఐదు వందలు చేసుకోండి కాదు సార్ ఈ ఒక్కసారికి

సరే అయితే అడ్రస్ వచ్చేసి విజయవాడలో లైవ్లా కాలేజ్ ఉంది కదండీ ఆ పక్కన

లైవ్లా కాలేజీ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకొస్తే వెటర్నరీ కాలనీ ఉంది కదా అక్కడ అండి

ఎన్ని గంటలకు వస్తారండి అంటే నేను రేపు మధ్యాహ్నం రెండు గంటలకి అనుకుంటున్నాము మీరు కనుక మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడికి వచ్చారు అనుకోండి ఒక రెండు గంటల ప్రయాణం పడుతుంది కదా నాలుగు ఐదు ఆ టైమ్కి వెళ్లిపోతాము కదా అండి మేము రెడీగానే ఉంటాం మేము మీరు వచ్చేటప్పటికీ వచ్చే ముందు నాకు ఒక కాల్ చేయండి ఫోన్ చేశారు అనుకోండి నేను బయలుదేరుతున్నానని చెప్తే రెడీగా ఉంటాం సరేనండి ఉంటాను త్వరగా రండి సరే బాయ్